మా ప్రాంతంలో చాలా కొత్త వ్యాపారాలను ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన వ్యాపారాలు ఏవేవి అంటే మనం మొదటిగా తీసుకుంటే బట్టల దుకాణాలు నీళ్ళ సౌలథి గల నీళ్ళ వ్యాపారం మరియు తిను బండారాలకు సంబంధించిన మిఠాయి బండర్ మరియు మనం గల తీసుకుంటే ఇక మన జెండాలకు కానీ లేకపోతే జెండాలను కుట్టడానికి కానీ మన బట్టలను తీసుకురావడం కానీ లేకపోతే ఇతరులకు ఇవ్వడం లాంటి వ్యాపారాలు మొదలుగా మనం తీసుకుంటే బట్టల దుకాణం మరియు నీళ్ళ వ్యాపారం బట్టల దుకాణంలో మనం చాలా లాభాలు చూడగలుగుతాము ఎందుకంటే అవి బట్టలు అనేవి ప్రతి మనిషికి అవసరం అది ఇప్పుడు బట్టలు అనేవి నిత్యవసరంగా మనిషికి మారుతున్నాయి కాబట్టి మనం బట్టలు మనం ప్రతి మనిషి కొనుక్కుంటాడు ఇపుడు మనం నార్మల్గా చూసుకుంటే సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలల్లో పండుగలకు ప్రతి ఒక్క వ్యక్తి కొత్త బట్టలు కొనడం జరుగుతుంది కావున సాధారణం కంటే పండుగల రోజులో కానీ పండుగల సీజన్లో కానీ చాలా బట్టలు అమ్మడం జరుగుతాయి కావున ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో దసరాను మరియు శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఈ తెలుగు రాష్ట్రాలలో జరిగినపుడు ఈ పండుగలో గానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకు తగిన పండుగలు కానీ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అందులో దివాళీ కానీ సంక్రాంతి కానీ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కావున ఈ సందర్భాలల్లో బట్టల దుకాణాలకు చాలా లాభాలు ఉంటాయి మరియు కటింగ్ షాప్ పెట్టడం కానీ అది కూడా ఒక వ్యాపారం మా ప్రాంతాల్లో మనం చూడగలుగుతాము ఇపుడు నేను ఏ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నాను అంటే నీళ్ళ వ్యాపారం నీళ్ళ వ్యాపారం మరియు పాలు మరియు కూల్డ్రింక్ వ్యాపారం నీళ్ళు ఏ మనిషికి అయినా అవసరం కావున నీళ్ళు అనేది ప్రతి మనిషికి ప్రతీ రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అవసరం పడుతుంది నీళ్ళు లేక జీవించలేడు మనిషి ఇపుడు ప్రతి ఒక్కరు ఫిల్టర్ వాటర్ లేకపోతే మినరల్ వాటర్ తాగాలని చాలా ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నీళ్ళ సదుపాయం కలిగించడం మా నా వ్యాపారం యొక్క మొదటి లక్షణం ఇపుడు ఫిల్టర్ వాటర్ ఒక టిన్నుకు ఇరవై రూపాయలు వేసుకున్నా ప్రతి గడప గడపకు నేను వెళ్ళి ఇవ్వగలుగుతాను కాబట్టి వాళ్ళు నాకు ఐదు రూపాయలు అదనంగా ఇస్తారు ఇరవై అయిదు రూపాయలు టిన్ను వేసుకున్నా నేను రోజుకు వంద టిన్నులు అమ్మినా రెండు వేల అయిదు వందలు నేను రోజుకు సంపాదించగలుగుతాను ఈ లెక్కన నెలకు నేను చూసుకుంటే రెండు వేల అయిదువందలు మరియు నేను ఎంత లేదన్నా డెబ్బై ఐదు వేలు నెలకు సంపాదించగలుగుతాను నాకు యజమాని అని ఎవరు ఉండరు నాకిందనే ఇద్దరు పని చేస్తారు కాబట్టి నాకు ఎలాంటి ఒత్తిడి కానీ పనిలో ఒత్తిడి ఎలాంటిది ఉండదు నీళ్ళ వ్యాపారంలో అద్భుత లాభాలను నేను చూడగలుగుతాను ఇక్కడ నీళ్ళు అనేది ప్రతి ఒక్కరు కావాలి కాబట్టి ఈ వ్యాపారం నేను పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడ మనం నీళ్ళల్లో చూసుకుంటే చాలా తక్కువ మినరల్స్ మరియు మనిషికి అతిగా కలపడం లాంటివి ఏదీ చెయ్యను నీళ్ళ వ్యాపారం ద్వారా నేను చాలా లాభాలు ఉన్నాయి నాకు నెలకు డెబ్బై ఐదు వేలు గాను నేను నాతోటి పనిచేసే వాళ్ళకు పది పది వేలు పోయినా నాకు నెలకు యాబై వేలు దాకా మిగలడం జరుగుతుంది కాబట్టి నేను వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా కూడా నేను ఖచ్చితంగా నీళ్ళ వ్యాపారం పెట్టాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ నా లాభాలు కావు నా